యా స్క్రీన్లు చూస్తు ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లలకు ఆటల మీద ఫిజికల్ ఆటల మీద ప్రాధాన్యత తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళకి ఆ గేమ్స్ అనేది చాలా అట్రాక్టీవ్గా అన్ అనిపిస్తాయి వాళ్ళని ఆడించాలి అనంటే వాళ్ళకి స్క్రీను సంబంధించిన గేమ్స్ ఫస్టు అవైడ్ చేయాలి అవైడ్ చేయాలి సో పిల్లలు పిల్లలకి ఎక్కువ ఫిజికల్ గేమ్స్ మీద ఇంట్రస్ట్ చూపించేలాగా వాళ్ళని మోటివేట్ చేయాలి రోజు గ్రౌండ్కి తీసుకు వెళ్ళగలగాలి సో అలా తీసుకు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఆడాలి అన్న ఆసక్తి చా తొందరగా పెరుగుతుంది